హలో గుడ్ ఈవినింగ్ మేడం చెప్పండి అవునండి రీసెంట్గా అయితే రెడ్మీ థర్టీన్ లాంచ్ అయ్యింది జనవరిలో

డ్యుయల్ సీమ్ దాని ప్రైజ్ వచ్చేసి సిక్స్ జీబీదేమో సిక్ట్సీన్ థౌజండ్ ఉంది ఎయిట్ జీబీదేమో నైన్టీన్ థౌజండ్ ఉంది రెడ్మీ థర్టీన్ ప్రో కూడా ఉంది వన్ నాట్ ఎయిట్ ఎంపీ అండి ఏంటి ఫ్రెంట్ కెమెరా కూడా అంతే పడుతుంది మీకు వన్ నాట్ ఎయిట్ ఎంపీయే ఉంది ఇంకా రెడ్మీ థర్టీన్ ప్రో కూడా ఉంది అది మీకు ట్వంటీ నైన్ థౌజండ్ వస్తుంది ఉంటుందండి ఈఎంఐ ఆప్షన్ మీరు స్టార్టింగ్ టెన్ థౌజండ్ పే చేయాలి అట్లా ఏం లేదండి మేం పర్సనల్గా క్రెడిట్ కార్డు ప్రోవైడ్ చేసి మీకు ఈఎంఐ ఇస్తాము మీరు మంత్లీ పే చేసుకోవచ్చు మేమే ప్రోవైడ్ చేస్తామండి మా క్రెడిట్ కార్డు పైన మేము తీసుకుంటాము మీరు పే చేయాలి మంత్కి ఫీఫ్టీ మీరు నార్మల్గా స్టార్టింగ్ రెడ్మీ థర్టీన్ తీసుకుంటేనేమో టెన్ థౌజండ్ పే చేయాలి డౌన్ పేమెంట్ మంత్కి మీరు తీసుకున్నదాన్ని బట్టి థౌజండ్ టు టూ థౌజండ్ మధ్యలో ఉంటుంది మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా పే చేసుకోవచ్చు ఇది కూడా సేమ్ అండి ఫీఫ్టీన్ థౌజండ్ పే చేయాలి మీరు

అంటే సేమ్ అండి థౌజండ్ టు టూ థౌజండ్ ఇంకా మీరు ఎక్కువ కడతా అంటే ఎక్కువ కూడా పే చేసుకోవచ్చు సిక్స్ మంత్స్కి అంటే మీకు ఏరౌండ్ ఫీఫ్టీన్ హాండ్రెడ్ పడుతుందండి

ఓకే అండి థ్యాంక్ యు